మా ఊళ్ళో ఎవరికైనా కాలో చెయ్యో కానీ విరిగితే వారు మొదటిగా ఏం చేస్తారు అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వారు వైద్యాన్ని చేస్తారు ఫస్ట్ వెళ్ళగానే డాక్టర్ గారు ఏమి అంటారంటే స్కానింగ్ అనేది వ్రాసిస్తారు లేదా మా వాల్ పరిశీలించి రోగిని పరిశీలించి అసల ఆ రోగి యొక్క పరిస్థితి ఎలా ఉందని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత వారిని స్కానింగ్ పంపాలా లేకపోతే నార్ మామూలుగా కట్టు వేసేస్తే సరిపోతుందా అనేసి చూస్తారు ఒకవేళ దెబ్బ అనేది గట్టిగా తగిలినట్టు అయితే వారిని స్కానింగ్ పంపించి ఎక్కడెక్కడ విరిగిందో స్కానింగ్ చేయిస్తారు స్కానింగ్ చేయించిన తరువాత దానికి ఒకవేళ ఏమైనా సపోర్టింగ్ రాడ్ లాంటివి వేయాలి అంటే రాడ్స్ వేసి ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ చేసిన దాని మీద కట్టు వేస్తారు అంటే సాలిడ్గా ఉండటానికి సపోర్ట్గా ఉండటానికి అన్నమాట సపోర్ట్గా ఉండడానికి ఏం చేస్తారు అంటే కట్టు వేసి ఒకా నెల రోజులు కానీ రెండు నెలలు కానీ కట్టి ఉంచుతారు ఉంచి కట్టుని విప్పకూడదు అన్నమాట అది సిమెంట్ కట్టు లాగా అంటారు దాన్ని ఆ సిమెంట్ కట్టు అనేది గడ్డ కడుతుంది బలంగా ఉంటుంది అంతేకాకుండా మనకు అవన్నీ ఎటు మెదపడానికి అనేసి ఉండదు మన ఇంకా బెడ్ రెస్ట్ కూడా ఇస్తారు బెడ్ రెస్ట్ తీసుకున్న తరువాత మనం అప్పుడు రోజు వాళ్ళు ఇచ్చిన మందులను వేసుకుంటూ ఇంకా క్యాల్షియం సంబంధించి ట్యాబ్లేట్స్ ఇంకా మా ఊళ్ళో అయితే రోజు నల్లబెల్లంతో కలిపిన పాలు అవి త్రాగుతుంటారు ఎందుకంటే నల్ల బెల్లం మనకి క్యాల్షియంని కలుగజేస్తుంది అలాగే మన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఊళ్ళో బెడ్ రెస్ట్ తీసుకుంటారు ఎక్కువగా దాన్ని ఏమి కదపకుండా ఇంకా దానివల్ల అంతేకాకుండా ఫ్రీజ్ అయిపోకుండా దానివల్ల ఎక్సర్సైజ్లు అవీ చేస్తూ ఉంటారు తగ్గే తగ్గేదానికి ట్రై చేస్తూ ఉంటారు ఎక్కువ రెస్ట్ తీసుకొని ఆ తరువాత మాత్రమే ఏమైనా చేయగలను బాగు అవడం అంటే ఇంకా డాక్టర్ ఎటువంటి సూచనలు ఇస్తాను ఆ సూచనలు అన్నింటినీ మావాళ్ళు అందరూ వాటిని ఫాలో అయ్యి ఇంకా ఇంకా ఏవైనా అంటే ట్యాబ్లెట్లు ఎక్స్ట్రాగా తీసుకోవాలి అంటే అడిగి డాక్టర్ చెప్పిన పద్ధతులు అన్నింటినీ ఫాలో అవుతారు